హలో సార్ మేము రాజా రెస్టారెంట్ నుండి ఆహారం మా స్నేహితుని కొరకు ఆర్డర్ చేస్తున్నామండి మా స్నేహితుని యొక్క చిరునామా పోలకల్ గ్రామం కర్నూల్ జిల్లా సీ బెలగల్ మండలం